చాలా పెద్ద వర్షం పడుతుంది ఈ టైం ఈ టైంలో ఆకలిగా ఉన్న సమయంలో ఇంట్లో వండుకోవడానికి కూడా వీలు కాలేదు ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోని రెడ్ చెర్రీ నుంచి ఒక బిర్యానీ పార్శిల్ ఆర్డర్ చేసాను డెలివరీ బాయ్ చాలా తొందరగానే డెలివరీ చేసాడు బిర్యానీ కూడా చాలా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా అతి తొందరగా డెలివరీ చేసినందుకు డెలివరీ బాయ్కి థాంక్స్ చెప్తున్నాను బిర్యానీలో కూడా జీడిపప్పు కిస్మిస్ మసాలాలు కూడా తగినంత కరెక్టుగా వేసారు అందువలన చాలా టేస్టీగా ఉంది బిర్యానీ చాలా హ్యాపీగా ఆనందపడ్డాము ఈ కఠినమైన వాతావరణ పరిస్థితిల్లోనూ దే బిర్యానీ చాలా తొందరగా డెలివరీ అయినందుకు చాలా ఆనంద పడుతున్నాము బిర్యానీ చాలా హ్యాపీగా చాలా చాలా టేస్టీగా ఉంది బిర్యానీ చాలా టేస్టీగా ఉన్నది మేము తొందరగా చాలా హ్యాపీనే తిన్నాము ఈ కటికమైన వాతావరణ పరిస్థితుల్లోనూ అతి తొందరగా చాలా స్పీడ్గా తెచ్చారు వర్షం పడుతున్న సమయంలో కూడా చాలా రెడ్ చెర్రీ నుంచి తొందరగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ రెస్టారెంట్లోని చాలా చాలా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందంట చాలా ఆనందంగా ఉంది వర్షం పడుతున్న సమయంలో ఎప్పుడైనా ఇలా ఇలా రెస్టారెంట్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుంటే చాలా ఆనందంగా సులువుగా హ్యాపీగా తినవచ్చు రెస్టారెంట్లో చాలా చాలా వేడిగా వెంటనే తీసుకొచ్చారు చాలా ఆనందంగా ఉంది కఠినమైన వాతావరణ పరిస్థితిల్లోనూ చాలా చాలా బాగా ఇలా తీసుకొచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాము